మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు దయచేసి లైన్లో ఉండండి ద పర్సన్ యూ ఆర్ స్పీకింగ్ విత్ హ్యాస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీస్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి హలో

గుడ్ మార్నింగ్ ఓకే అవును అవును పెట్టాను ఎస్ ఓకే ఆవరేజ్ రేంజ్ ఎంత ఐ మీన్ స్టార్టింగ్ ఎంత ఉంటుంది అన్నింటికి అయితే సో బెస్ట్ బడ్జెట్లో లైక్ మీడియం రేంజ్లో ఏ కార్ లోన్లో బాగుంటుంది ఓకే సో ఐ మీన్ అందులో ఏమన్న ఆఫర్ ఉంటుందా ఒక త్రీ మంత్స్ లాంగ్ ప్రాసెస్ తీసుకుంటే

ఓకే ఇన్సూరెన్స్ అదంతా ఆల్రెడీ చేసి ఉంటుందా లేకపోతే మళ్ళీ కార్ తీసుకున్నాక తరువాత చేస్తారా ఇదే వాట్సప్ నెంబర్ ఓకే

థ్యాంక్ యూ మ్యామ్